మేమొక లాడ్జ్లో వి స్టే చేసాము ఎస్టర్డే నైట్ మాది హ్యాండ్ బాగ్లో మా వైఫ్ది హ్యాండ్ బాగ్లో సా ఇవి సమ్ బిల్సు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అంతా మిస్ అయ్యింది అవును మేము మార్నింగ్ లేచి ట్రి బయట బీచ్ కోసం చూసేడానికి వెళ్ళాము రూమ్ మేము లాక్ చేసుకొనే వెళ్ళాము రిటర్న్ వచ్చి చూస్తే ఆడేమి కనిపీయటం లేదు సీసీ కెమరా కూడా పనిచేయటం లేదు అవును వెయిటర్ వచ్చాడు వాడుదా కొంచెం అనుమా వాడొచ్చి చూ వాడు ఒక చూడడం అది ఏమీ బాగా కనిపిచ్చటం లేదు వాడు మాదిగ్గర మాట్లాడిన స్టైల్ కూడా అంత బాగాలేదు మీరు యాక్షన్ తీసుకుంటారా అవును అవును నేనిప్పుడు ఇస్తాను మీరు వచ్చి లాడ్జ్ కాడా చెక్ చేస్తారా లాడ్జ్ పేరు శ్రీరామా

మీరు ఇప్పుడు మేము అడిగినాము వాళ్ళు అండర్ మెయింటెనెన్సులో ఉంది అని చెప్పారు అవును మీరు మీరు నాతో రాండి ఇప్పుడు మీరెప్పుడు కంప్లయింట్ ఇచ్చి ఎప్పుడొచ్చి మీరు వెతికి అది దొరుకుతుందా మేము ఆల్రెడీ కంప్లయింట్ ఫైల్ చేసాము క్లియర్గా చెప్పాము మేము ఆల్రెడీ క్లియర్గా చెప్పాము డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు పోయింది బిల్స్ పోయింది ఫైవ్ మినిట్స్ సరే సార్ ఇప్పుడు చేసుకొని వస్తాం సార్ ఇందోడి సార్ ఇప్పుడు పోదాం రండి సార్ సార్ అయన రాసేసినాడు సార్ మీరు ఓకే చెప్పినారంటే వెళ్ళేదే సార్ ఇంకా మీరు బిన్నేగా రండి సార్ వాడు ఇప్పుడు వెయిటర్ని వాడిప్పుడు వెళ్ళిపోతే ఎట్టా అవును సార్ ఏది ఇప్పుడు అది క్రెడిట్ కార్డ్ ఏం అవును సార్ అవును సార్ మీరిప్పుడు బిన్నేగా వస్తే కదా ఎవరైనా పట్టుకోవడానికి సార్ సండే సార్ ఈ రోజు సార్ బిన్నేగా రండి సార్ మీ ఫో మీ మీతో కూడా తి రండి సార్